నేను తోట పని మా పెరట్లో చేస్తాను ఎందుకంటే మాకు ఇంటి ముందుర పెరటి చాలా పెద్ద ప్లేస్ ఉంది మేడ మీద చేయను ఎందుకంటే మేడ మీద నాకు ఇష్టము ఉండదు పెరట్లో చాలా మొక్కల్నిపెంచుతాను డాబా మీద అయితే నాకు బట్టలు ఉతికి ఆరవేసుకోవడానికి మాత్రం ఉపయోగిస్తాను అదే విధంగా మా ఇల్లు కూడా చాలా చిన్నది దాని వల్ల డాబా మీద మొక్కలు పెంచడానికి అవకాశం లేదు ఇంటి ముందుర పెరటి చాలా పెద్దదిగా ఉండడం వల్ల నేను తోట పని మా డా మా పెరట్లో చేస్తాను